నేను జీవితంలో అన్నిటికంటే ఎక్కువ ప్రేమకి విలువని ఇస్తాను ఎందుకు అన్నట్లైతే ఏదైనా ఒక బంధం ప్రేమతోనే నిలబడుతుంది మరియు నమ్మకానికి విలువను ఇస్తాను నమ్మకం అనేది లేని చోట ఏ బంధం నిలబడదు కావున నేను ఈ రెండిటికి ఎక్కువగా విలువను ఇస్తాను ఎందుకు అన్నట్లు అయితే ప్రతీ బంధానికి ఈ రెండు మూల కారణాలుగా ఉంటాయి ఒకటుంటే ఒకటి ఉండదు ప్రేమనేచోట నమ్మకం ఉంటుంది నమ్మకం లేనిచో ప్రేమనేది లేదు కావున నేను ఎక్కువ విలువని ప్రేమకి ఇస్తున్నాను ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవలసిన విషయం ఏమంటే ప్రతి ఒక్క బంధంలోను ప్రేమ అనేది ఉంటుంది తల్లి తండ్రి బంధంలో ఉండవచ్చు మరియు తమ్ముడు అన్నా బంధంలో ఉండవచ్చు స్నేహితులు బంధంలో ఉండవచ్చు